హలో నమస్తే సార్ నా పేరు ఉదయకిరణు మీరు అమృత నుంచెనాండి అయితే సార్ నాకు ఐబీ క్వార్టర్ సార్ సార్ రేట్ చెప్పండి సార్ మరి ఐబి క్వార్టర్ ఎంత మరి ఐకానిక్ ఐటమ్ సార్ హాఫ్ అండి రాయల్ స్టాగ్ రాయల్ స్టాగ్ ఫుల్ ఎంత ఓకే ఓకే సార్ మాన్షన్ హౌస్ ఫుల్ మరి రేట్లు ఎందుకు వేంచారు సార్ వాటన్నింటికి మా కదంత సంబంధంలేదు సార్ మీరు అంత రేట్లు పెంచుతేే మరి ఎలా కొనుక్కుంటాం అదేంటి సార్ అలాగంటే ఎలా సార్ మరి ఓకే సార్ పైన పైన కంప్లేయింట్ చేస్తాం సార్ మేము ఓకే ఓకే సార్